భారతదేశంలో డ్యాన్స్ అనేది టూ థౌజండ్ ఇయర్స్ నుంచి వస్తుంది మళ్ళీ అది ట్వెంటీయేత్ సెంచురీ నుంచి మన స్టేట్ని ఇండియాని రిప్రెసెంట్ చేస్తుంది మళ్ళీ అది భరతనాట్యం అనేది ఒక హిస్టరికల్ డ్యాన్స్ అనమాట అది అది ఒక క్లాసికల్ డ్యాన్స్ స్టైల్ మళ్ళీ మోడ్రన్ ఇండియన్ డ్యాన్స్ అని కూడా అంటారు మళ్ళీ డ్యాన్స్ అనేది మన ఇండియన్ కల్చర్ని రిప్రెజెంట్ చెయ్యడం కల్చర్ని రిప్రెజెంట్ చేయడం అనేది జరుగుతుంది కానీ బ్రిటిష్ రూల్ అప్పుడు అనేది ఇండియ ఇండియన్ డ్యాన్స్ అంటే నృత్యాలు అనేవి బ్యాన్ చేసేసారు తరువాత ఈ కృష్ణ అయ్యర్ అనే ఒక లాయర్ ప్రొఫె ప్రొఫెషనల్ లాయర్ అతను అతనేమో అతనేమో ఫీమెయిల్ వాళ్ళతో కూడా డ్యాన్స్ చేస్తారు మళ్ళీ రుక్మిణ దేవి వాళ్ళందరేమో చాలా పెద్ద డ్యాన్సర్స్ అన్నమాట వాళ్ళు భరతనాట్యం అనేది చాలా పెద్ద డ్యాన్సర్స్ అన్నమాట మళ్ళీ ఆ అది ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతూ ఉండడం వల్ల పాత డ్యాన్సెస్ అనేవి ఓల్డ్ డ్యాన్స్ అనేవి మర్చిపోతున్నారు ఈ కాలంలో